నేను తోట పని మా డాబా మీద చేస్తాను నేను మిద్దె తోట వేయడం చాలా ఇష్టంగా ఉంటాను నాకు పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలను పెంచడం చాలా ఇష్టం నేను మాకు దగ్గరలో ఉన్న నర్సయ్య నర్సరికి వెళ్ళి మొక్కలను సేకరిస్తాను పూల మొక్కలలో ఎక్కువగా మందారం చామంతి గులాబీ చిట్టి గులాబీ ఇలాంటివి పెంచుతాను కూరగాయల మొక్కల కోసం అయితే విత్తనాలను తీసుకుంటాను కొన్ని అయితే మన కిచెన్లో ఉన్న కూరగాయల విత్తనాలను వేస్తాను ఉదాహరణకు టమాటా మిర్చి దోసకాయ ఇలాంటి విత్తనాలను చిన్న కుండీలలో వేసి ఐదురోజులకు అవి మొలకలు వస్తాయి వాటిని మళ్ళీ విడి విడిగా కుండీలలో వేసి కొంచెం పెద్ద అయినాక వాటిని పెద్ద కుండీలలో వేసి ఒక్కొక్కటి కొంచెం పెద్దయ్యేవరకు నీడపట్టున అదే విధంగా కొంచెం ఎండ తగిలేలాగా కూడా చూస్తాను నాకైతే వంకాయలు టమోటాలు మిర్చి బెండకాయలు బీరకాయలు చాలా కాసాయి కాస్తూనే ఉన్నాయి వాటికి పురుగులు తెగుళ్ళు రాకుండా కొన్ని మందులను సేంద్రియ పద్దతిలో వాడుతాను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను గోమూత్రము పేడ వంటివి వాడుతాను కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని తీసుకుని వాటిని ఐదురోజులు పులియపెట్టి వాటి వా నుండి వచ్చి నీటిని తీసి ఒక లోటా నీటిలో కలిపి అవి మొక్కలకి వేస్తాను అవి చాలా ఆరోగ్యంగా పెరుగడంలో నాకు సహాయపడతాయి అదేవిధంగా ఆకుకూరలు చాలా తక్కువ టైంలో పెరుగుతాయి ఉదాహరణకు కొత్తిమీర మెంతికూర పుదీనా తోటకూర గోంగూర లాంటివి నేనెప్పుడు పెంచుతాను నా తోటలో కొత్తిమీర మెంతికూర ఎప్పుడు కాస్తుంది కాస్తా ఉంటుంది మనకి తోటలో పనిచేయటం వల్ల మనకి ఎంతో ఆహ్లాదంగా వ్యాయామం చేసినట్టు ఉంటుంది మనకి ఆక్సిజన్ కూడా లభిస్తుంది మా మిద్దె తోట మీద ఉన్న ప్లేస్ అంతటిని కూరగాయ మొక్కలతో పచ్చదనంతో నింపేస్తాను మరియు కిచెన్లో కూడా అక్కడక్కడ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా పెంచడానికి ఎంతగానో ఇష్టపడతాను స్నేక్ ప్లాంటు మనీ ప్లాంట్ ఇలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుతాను నీడపట్టున ఉండటం వల్ల అవి చాలా తొందరగా పెరిగి మనకి ఎంతో ఆక్సిజన్ని ఇస్తాయి అలాగే పెరటిలో మొక్కలను పెంచటానికి కూడా చాలా ఇష్టం చూపుతాను కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకి అందరికి డాబాలు ఎక్కువ అవ్వటం వల్ల కింద ప్లేస్ చాలా తక్కువ అవుతుంది కావున నేను ఎక్కువగా మా డాబా మీద ఉన్న ప్లేస్ అంతటిలో మొక్కలను పెంచటానికి చాలా ఇష్టపడతాను ఇప్పటికి చాలా రకాల మొక్కలని పెంచుతున్నాను ఇంకా చాలా మొక్కలని పెంచటానికి ఆసక్తిగా ఉన్నాను